తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల ఎనిమి ఎనిమిది వందల ఎనిమిది ఏడు లక్షల డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల తొంభై రెండు ఆరు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై మూడు ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై నాలుగు